మన రాష్ట్రంలో గొప్ప సాంస్కృతిక వారసత్వం అంటే భరతనాట్యం కోలాటం అన్నవి మనకి పుట్టు పూర్వం నుంచి కూడా మనకి మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు చేసుకుంటూ వచ్చారు వాటిని మనం సంరక్షించాలి అంటే ఫస్ట్ మనం చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు చిన్నపిల్లల నుంచి కూడా పెద్దయ్యే వరకు చదువుతోపాటు అన్ని రంగాల్లోని రాణించాలి అలాగే చిన్నపిల్లలకి చదువుతోపాటు భరతనాట్యమని కోలాటం అని డ్యాన్సులని సాంగ్స్ సింగింగ్ వైపు ఉంటే అదని మనం వాళ్ళకి ఏదైతే వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి ఎందులో అయితే ఆత్రుత ఇంట్రెస్ట్ అన్నది ఉన్నాదో మనం వాళ్ళకు అది చూపించుకుంటూ ఉండాలి చదువుతోపాటు వాళ్ళని అవి కూడా నేర్పిస్తూ ఉంటే ఏదైనా ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు మనకి వేస్తూ ఉంటారు అంతేగాని అలా గెంతుతూ ఉంటారు స్టేజ్లు ఎక్కి గెంతుతారు మన పిల్లలకి మనం అలాంటివి వద్దు చదువు ఒక్కటే మనం చెప్పించాలి అన్నది అది చాలా తప్పు అలాగే అన్ని భాషల్లోను కూడా గొప్ప ఏది అంటే తెలుగు భాషే మనం తెలుగు చాలా కష్టం తెలుగు మాట్లాడడం అన్ని భాషల కన్నా కష్టమైనదంటే తెలుగు వస్తే చాలా సింపుల్గా ఉంటుంది రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది